మేడం గుడ్ మార్నింగ్ ఎస్ మ్యామ్ ఫుట్బాల్ కోచ్ ఓకే అవునండి ఎస్ఆర్ ఎస్ఆర్ఆర్ గ్రౌండ్లోనే మేడం ఈవెనింగ్ ఫోర్ థర్టీ నుండి సిక్స్ థర్టీ వరకు నేర్పిస్తున్నాం మార్నింగ్ మో మ్యామ్ మీకు షూస్ ఉన్నాయా స్పోర్ట్స్ ఇలా బ్రాండ్ బ్రాండ్ బ్రాండ్వి తీసుకోండి ఫుట్బాల్ సంబంధించినవి తీసుకోండి కొంచెం కాస్ట్ ఎక్కువున్నా కానీ అవునవును అందులో దో డ్రెస్ కోడ్ డ్రెస్ కోడ్ ఇప్పడు పర్టిక్యులర్గా ఈ డ్రెస్ కోడ్ అని ఏం లేదు మీరు నార్మల్గా ఇంట్లోనే యూజ్ చేసుకోవచ్చు కానీ మనం వేరే టీమ్ వాళ్ళతో పోటీకెళ్తాం కదా అంటే మనం బయటకి వెళ్తాము కదా అప్ ఆ టైంలో కంపల్సరీ టీమ్ మొత్తం ఒకటే డ్రెస్ కోడ్ ఉండాలి అప్పుడు మేమే

డ్రెస్ కోడ్ టీషీర్ట్ నైట్ ప్యాంటు ఎట్లున్నా పర్లేదు కానీ షూ కంపల్సరీ అం ఎస్ మ్యామ్ మేమిక్కడ ఫార్టీ ఫైవ్ డేస్కి ఇక్కడే ఉంటాం ఎస్ మేమ్ ఉంటాం ఉంటాం మీరు ఏ టైంకి రావాలి ఎప్పటినుండి రావాలి అనేది కూడా చెప్పండి నేను మీ తరపున అంటే మీరు ఏ టైంకి వస్తారో దాని సైడ్ టీమ్ సైడ్ వేస్తాం ఓకే థ్యాంక్ యూ